హలో సార్ ఆటో డ్రైవర్ గారేనా సార్ ఇప్పుడే నేను మీ ఆటోలో ప్రయాణం చేసాను సార్ అకస్మాత్తుగా నేను దిగిపోయాను నా సెల్ఫోన్ని మరియు పర్సు మీ ఆటోలో మరచిపోయారు సార్ ఇప్పుడు ఎక్కడివరకి వెళ్ళారు సార్ మీరు ఎక్కడ వరకు వెళ్ళారు సార్ దయచేసి మీరు కొంచెం అక్కడే ఉంటారా లేదంటే నేను ఇప్పుడు ఉన్న లొకేషన్కి మీరు వచ్చి దయచేసి నాకు ఏమైనా నా సెల్ ఫోను పర్సు ఏమైనా ఇవ్వగలరా సార్ ప్లీజ్ సార్ చాలా చాలా వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది నాయొక్క సెల్ ఫోను మరియు నాయొక్క పర్సులో దయచేసి నేను ఉన్నటువంటి లొకేషన్ దగ్గరకి వచ్చి నాకు ఏమైనా నా సెల్ ఫోన్ను అందించగలరా సార్ ప్లీజ్ సార్ దయచేసి నా ఫోన్ను అందించండి సార్